సాంప్రదాయ క్రీడలను సంరక్షించడానికి క్రీడారంగము లేదా మా ప్రాంతంలో ప్రజలు అనేక రకమైన పద్ధతులను వాడుతున్నారు అందులో అడ్వర్టైజ్మెంట్స్ అనేక టైంలో ఫెస్టివల్స్ టైంలో ఈ యొక్క క్రీడలను జరిపించటము అని యొక్క ప్రైజులు గిఫ్టులు గౌరవపదమైన మెడల్స్ అనేక రకాల విధాలుగా ప్రజలోనికి క్రీడలను ఇంకా తీసుకు వెళ్ళడానికి క్రీడారంగము అనేక రకాల ప్రాంతాలలోని ప్రజలు చాలా బాగా ఈ పద్ధతులను అనుసరిస్తున్నారు